నేను ప్రతిరోజు రన్నింగ్ చేయడానికి వెళ్తూ ఉండేదాన్ని నా స్ట్రెచింగ్ రొటీన్ ఏమిటంటే నేను పరుగు దినచర్యలో బలం మరియు వశ్యతను సమర్థవంతంగా అనుసంధించడానికి పరుగుపందెం సమయంలో ఉపయోగించే ప్రధాన కండరాల సమూహాలను లక్ష్యంగా చేసుకునే బలశిక్షణ వ్యాయామాలను చేర్చడం మరియు పరుగుకు ముందు డైైనమిక్ స్ట్రెచ్చింగ్ మరియు తర్వాత స్టాటిక్ స్ట్రెచ్చింగ్లను చేస్తూ ఉండేదాన్ని వాటిని పది నుంచి పదిహేను నిమిషాలు స్ట్రెచ్చింగ్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంటూ ఉండేదాన్ని ప్రతి స్ట్రెచ్చింగ్ను కూడా పదిహేను నుంచి ముప్పై సెకండ్ల వరకు చేస్తూ ఉండేదాన్ని ముఖ్యంగా కాళ్ళు కొర్ వెనుక మరియు లెగ్ స్ట్రెచ్చింగ్ శరీర వృత్తాలు వాకింగ్ కూల్డౌన్ పామ్ స్ట్రెట్చ్ హామ్స్ట్రింగ్ స్ట్రెచ్ లను ముఖ్యంగా చేస్తూ ఉండేదాన్ని బ్యాక్ స్ట్రెచ్ని కూడా చేస్తూ ఉండేదాన్ని ఈ విధంగా బ్యాక్ స్ట్రెచ్ చేయడం వల్ల కూడా మనకి ఎంతగానో ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా రన్నింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యం ఎంతగానో మెరుగుపడుతుంది ప్రతిరోజు రన్నింగ్ చేయడం వల్ల మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది అదేవిధంగా బ్లడ్ సర్క్యలేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది ఈ విధంగా మనం రన్నింగ్ చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రన్నింగ్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి